నాకు పాడటం అనేది మా చిన్నతనంలో మా నాన్నగారు పాడుతూ ఉండేవాళ్ళు అది కాక మేము ఎక్కడికన్నా ఫంక్షన్స్కెళ్ళినప్పుడు గానీ ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు కానీ పాడాలినిపిచ్చేది చిన్నతనంలో కానీ చిన్నపిల్లల కాబట్టి మనం పాడగలమా లేదా వీళ్ళలాగా అనిపిచ్చేది కానీ మా నాన్నగారు పాడటంతోటి మా నాన్నగారు పాడేటప్పుడల్లా మా నాన్నగారి గాత్రం చూసి మేముకూడా అలా పాడితే బాగుండిద్ది అని నాకు అనిపించేది కానీ నాకు పదమూడు పద్నాలుగో సంవత్సరం వచ్చేసరికి నాకు గాత్రం మీద ఆసక్తి కలిగి నేను పాడతం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత చానా చోట్ల పాడాను చానామంది కూడా స్పందించారు అలాగే స్టార్ మేకర్ అనే ఒక యాప్లో కూడా చాలా పాటలు పాడాను తర్వాత నాకు పాడటం బాగుందని చాలామంది ఇష్టపడ్డారు అలా నేనైతే మా నాన్నగారి వల్ల పాట్లు పాడాలి అనే ఉద్దేశంతో ఉద్దేశం కలిగింది నాకు ఫస్ట్లో అది తర్వాత నా పదమూడో ఏట నేను నేర్చుకోని అక్కడినుంచి పాడతం నేర్చుకోని నేను పాడతం గానీ ఎక్కడైనా స్టేజ్ పార్టీలు గాని ఏదన్నా కుర్రాళ్ళ దగ్గర సరదాగా ఎంజాయ్ కానీ అలా పాడటం నేర్చుకున్నా పాడుతాం పాడేటప్పుడు వాళ్ళు కూడా నా పాటలు విని స్పందించే వాళ్ళు స్పందించిన తర్వాత ఈ మధ్యకాలంలో స్టార్ మేకర్ అనే ఒక యాప్లో కూడా చాలా పాటలు పాడాను దాని నుంచి కూడా చ బాగా రెస్పాన్స్ వచ్చింది అందువల్ల నాకు పాటలు అంటే మాత్రం ఫస్ట్ నుంచి కూడా ప్రాణం సంగీతం అంటే అది మా నాన్నని చూసిన కలిగింది మా నాన్నగారి తర్వాత నా పదమూడో ఏట కాడనుంచి నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు దాకా కూడా పాడుతూనే ఉన్నాను ఇంకా పడతాను